హాయ్ అండి నేను టూరిస్ట్ గైడ్ని నా పేరు శరణ్య ఇక్కడ ద్వారక తిరుమలలో చాలా ప్లేస్లు చాలా బాగుంటాయి మా చుట్టు పక్కల ప్లేసెస్ కూడా చాలా బాగుంటాయండి వింటర్ సీజన్ చాలా బాగుంటుంది అండి మీరు తిరగడానికి ఇక్కడ చాలా ప్లేసెస్ కూడా చాలా బాగుంటాయి పిక్స్ దిగ దిగడానికి ఇంకా చాలా చెయ్యడానికి కూడా చాలా బాగుంటుంది చూడడానికి కూడా చాలా బావుంటుంది ఫుడ్ అంటే ఇక్కడే ద్వారక తిరుమలలోనే టెంపుల్లో వాళ్ళు ఫుడ్ అంటే అరేంజ్ చేస్తారండి ఫుడ్డు తినడానికి కూడా ఏమీ ప్రోబ్లం ఉండదు అక్కడే కొంచెము అక్కడే ప్లేసెస్ కూడా బాగుంటాయండి ప్లేసెస్ హోటల్సు అండ్ చాలా పెద్ద హోటల్స్ కూడా ఉంటాయి అక్కడ తినడానికి కూడా చాలా బాగుంటాయి ప్లేసెస్ కూడా చాలా బాగుంటాయి కంఫర్ట్బుల్గానే ఉంటుందండి ఇది క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది వింటర్ సీజన్లో మీరు ఫోటోలు దిగడం ఏంటి చాలా ప్లేసెస్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఇంకా మీరు చాలా ప్లేసెస్ కూడా చూడవచ్చు అక్కడ సెట్టుపల్లె చుట్టుపక్కల ప్రదేశాలు కూడా చాలా బాగుంటాయి అంటే కొండలు చుట్టుపక్కల కూడా మీరు తిరగడానికి కూడా టెంపుల్స్ అన్నీ అన్నీ ఉంటాయి ఫుడ్ అండ్ మళ్ళీ ప్రసాదాలు దేవుడి ప్రసాదాలు తినడానికి కూడా అందిస్తారు వాళ్ళు తినడానికి ఉంటాయి అన్నీ బాగుంటాయి కానీ అక్కడ ప్లేసెస్ కూడా చాలా బాగుంటాయి మీ చుట్టుపక్కల చూసినా ఎవరినైనా అడిగినా కూడా చాలా బాగుంటాయి అని చెప్తారు వచ్చేటప్పుడు కాల్ చేయండి సరే అయితే ఉంటానండి బై